హలో అవును సార్ అకాడమిక్ హైడ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ నమస్తే సార్ ఏ ఏ క్లాస్ సార్ ఎల్కెజీ సెకండ్ క్లాసా చేర్పించండి సార్ ఎప్పుడొస్తారు సార్ మా స్కూల్కి రాండి సార్ మా స్కూల్లో బాగుంటాయి అన్ని ఫెసిలిటీ బాగుంటాయి ఆఫర్స్ కూడా ఇస్తాము మేము వ్యాన్ ఉంటుంది గ్రౌండ్ ఉంది వాటర్ కూడా మినరల్ వాటరు ఫెసిలిటీ మాత్రము ఎక్సలెంట్గుంటుంది స్టడీ కూడా ఎక్సలెంట్గుంటుంది మీరు ఒకసారి ఎక్కడైనా విచారించండి కనుక్కోండి ఈ స్కూల్లో జాయిన్ చేసిన పిల్లకాయల్ని కూడా మీరు అడగండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఏ సందేహం అవసరంలేదు ఎల్కెజీకి వచ్చి ఎల్కెజీకి వచ్చి ముప్పై వేలు ముప్పై వేలు సెకండ్ క్లాస్కి వచ్చి నలభై ఐదు వేలు సార్ మా మామూలుగా అన్నీ అన్నీ అన్నీ వాటికన్నా కూడా మనది రీజన్బుల్గానే ఉంటుంది వ్యాన్ వొచ్చి మూడు వేలు వ్యాన్ కూడుంది వ్యాన్ ఫెసిలిటీ ఉంది అన్నీ స్కూల్కన్నా కూడా మనది రీజన్బుల్గా ఇస్తాము మీరు ఇద్దరిని చేర్పిస్త్నారు కాబట్టి ఇక్కడకొచ్చి మాట్లాడదాము ఒక రవ్వ తగ్గిచ్చే మీకు తగ్గిచ్చే చెప్తాను

పబ్లిక్లో మంచి నేమ్ ఉంది సార్ మా స్కూల్ అంటే మంచి నేమ్ ఉంది దీనికి స్టడీలో కూడా నెంబర్ వన్ స్థాయిలో ఉంది ఇక్కడ ఇక్కడ పిల్లకాయల వాతావరణం కూడా చెట్లు వాతావరణం కూడా పార్కు అంతా బాగుంది అలాగే సార్ ఎప్పుడొస్తారు సార్ ఓకే సార్ ఓకే వెల్కమ్ సార్